నాకు ఎక్కువగా వెజిటేబుల్స్ మరియు ఆకుకూరలు అంటే చాలా ఇష్టం కా కానీ ఇంట్లో వరుసగా వండరు కాకపోతే ఈ లీఫ్స్ నాకు చాలా ఇష్టం తర్వాత రాగి సాల్ట్ మార్ట్ రాగి మాల్ట్ రాగి మాల్ట్ అంటే కూడా నాకు చాలా ఇష్టము ఫిష్ అన్న చాలా ఇష్టం కాని చికెన్ కాని మటన్ కాని వేరే తినబుద్ధి కాదు అంతగా ఎక్కువగా లీఫ్ అంటే చాలా ఇష్టము వెజిటేబుల్స్ ఇష్టము ఫిష్ ఇష్టము పైనుంచి వచ్చే ఈ బర్గర్లు బర్గర్లు లాంటివి చాలా నాకు నచ్చవు అవి తినబుద్ధి కాదు కూడా ఇది నేను చెప్పుకోవల చెప్తున్నాను